బయట నీళ్ళలో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండటానికి చాలా మార్గాలను పాటించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళకు ఎదురు వెళ్ళకుండా మంచిగా జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఈతలు కొట్టాలి